గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి ఐస్ క్రీమ్ క ఐస్ క్రీమ్ కంపెనీ చెప్ప చెప్పండి ఏం కావాలి మీకు మా దగ్గర వచ్చేసి అండి ఇప్పుడు పైనాపిల్ ఉంది వెన్నిలా ఉంది స్ట్రాబెరీ ఉంది బ్ల్యాక్ ఫారెస్ట్ ఉంది ఇంకా చాలా ఉన్నాయండి అయితే స్టార్టింగ్ ప్రైసెస్ వచ్చేసి మినిమము వచ్చేసి ఇప్పుడు పైనాపిల్ మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లోపు ఉంటుంది డార్క్ ఫారె డార్క్ ఫారెస్ట్ వచ్చేసి ఒకటి వన్ హండ్రెడ్ నుంచి అది బి వన్ ఎయిటీ లోపు అది ఉంటుంది ఇంకోటి పైనాపిల్ వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ లోపు ఉంటుంది స్ట్రాబెరీ ఉంది వచ్చేసి వన్ నుంచి హండ్రెడ్ నుంచి వన్ నైన్టీ లోపు ఉంటుంది మీకే ఏది కావాలి అండి అంటే మేము ఇట్లా మేమే అంటే పెద్ద పెద్ద ఆర్డర్స్ కూడా చేస్తామండి ఇప్పుడు ఫంక్షన్స్కి గానీ ఏదైనా మ్యారేజస్ గానీ దేనికైనా సరే ఆర్డర్ తీసుకోను పెద్ద పెద్ద అంటే ఇప్పుడు చిన్న చిన్న ఆర్డర్సే కాకుండా పెద్ద పెద్ద ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి మీకు ఎలా ఎట్లా గావాలి ఎలాంటి ఆర్డర్స్ కావాలి ఏ ఏం ఫ్లేవర్ గావాలి ఓకే బార్డర్స్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కా అండి ఓకే అండి అంటే ఏ టైం వరకి కావాలండి మీకు ఎయిట్ ఓ క్లాక్ వరకా అండి ఎ ఎంతమంది కండి ఎంత కావాలి అంటే క్వాంటిటీ అంటే మీరు అంటే ఎంతమంది అని చెప్పారు గానీ క్వాంటిటీ మీకు ఎంత ఇప్పుడు కేజీస్ లెక్క ఉంటుంది లే అట్లా అలా ఉంటుంది మీకు ఎన్ని కేజీస్ వరకు కావాలండి సిక్స్ హండెర్డ్ నెంబర్స్కి అంటే మిరూ అంటే కేజీస్ లెక్క చెప్తే ఈజీ అయిపోతుంది అంటే క్యాలిక్యులేట్ చేయడానికి ఇప్పుడు కేజీ వచ్చేసి మా దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది టెన్ కేజీసా సిక్స్ తౌసండ్ వరకు అవుతుందది సిక్స్త్ నుంచి ఎయిట్ ఎయిట్ తౌసండ్ వరకు అవుతుందండి మరి డిస్కౌంట్ చేస్తామండి మళ్ళా సిక్స్త్ నుంచి ఎయిట్ తౌసండ్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు వీచేస్తం డిస్కౌంట్ ఓకే ఓకే అండి అంటే మా బ్రాంచెస్ వచ్చేసి చాలా ఉన్నాయండి ఇప్పుడు మాది ఇక్కడ మాదాపూర్లో ఉంది జూబ్లీహిల్స్లో ఉంది సికింద్రాబాద్లో ఉంది మీ అంటే మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ దగ్గర ఉంది అనిపిస్తే దాన్ని వచ్చి కొచ్చి తీసుకొచ్చే తీసుకోండి మీరు ఓకే అండి మేం అక్కడ తెచ్చి ఇచ్చేస్తాం డెలివరీ చేసేస్తాం ఓకే ఓకే అండి త్యాంక్ యూ త్యాంక్ యూ